రంగారెడ్డి జిల్లాలో చాలా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయండి అందులో ముఖ్యంగా రోడ్లు చూస్తే విశాలంగా ఉన్నాయి ఇంకా ఎక్కడ నుంచి ఎక్కడికైనా సులభంగా చేరుకో చేరుకోవచ్చు ఇంకా ఇక్కడ చూస్తే బేగంపేట విమానాశ్రయం కూడా ఉంది ఇంకా ప్రభుత్వ రవాణా సౌకర్యలయితే ట్రైన్లు కూడా లోకలు ఎంఎంటిఎస్ మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఒకవేళ మనం రోజు ఉదయాన్నే రంగారెడ్డి నుంచి హ హైటీక్ సిటీ ప్రయాణించాలంటే సమస్య ఏంటంటే విపరీతమైన హెవీ ట్రాఫిక్ ఉంటుంది దానివల్ల మనం రోడ్లపై ప్రయాణించడం చాలా కష్టతరంగా ఉంటుంది అదే సులభంగా మనం ప్రయాణించాలంటే